గుడ్ మార్నింగ్ మేడం ఇది రమ్య రెసిడెన్సీయేనా మేడం మేడం మేము మేము ఇక్కడ జైపూర్లో ఉన్నాం మేడం ప్రస్తుతానికి అంటే మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాములుగా ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి మాములుగా నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను అంటే ఫెస్టివల్స్ అవీ బాగా చేస్తారు అని సో మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి మేము ఈ ఏదన్నా ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కనుక్కోవడానికి ఫోన్ చేశాను మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం మేము ఫ్యామిలీతోనే వస్తున్నాం మేడం మేడం మేము రాజమండ్రిలో ల్యాండ్ అవుతాం మేడం ఓకే మేడం ఓకే మేడం అదీ ఇది కార్ కూడా కొంచం డ్రైవింగ్ బాగా చేసే వాళ్ళని గట్టా పెట్టండి

అదే పొద్దున్న అక్కడ త్రీ డేస్ స్టే చెయ్యాలా మేడం మేము అక్కడ ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం అయితే ఇది అక్కడ మాకు అక్కడ మాకు స్టే చేయడానికి కూడా మాకు ఏదైనా హోటల్ గట్టా కూడా చూడండి మంచి హోటల్ అయితే నేను మేము టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాకా ఒకసారి మీకు మీకు మీకు మెసేజ్ చేస్తాము మళ్ళీ మేము మెసేజ్ చేసిన తర్వాత మీరు మాకు ఏర్పాటు చేయండి వెంటనే మాకు ఏ ఏ హోటల్ బుక్ చేస్తున్నారో ఒకసారి మాకు ఆ హోటల్ డీటెయిల్స్ కూడా మాకు పెట్టండి దాని రేటింగ్ కూడా చూస్తాము మేము ఓకే మేడం థ్యాంక్ యూ మేడం